ప్రస్తుతో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో అనేకమైన సవాళ్లు మనం ఎదుర్కొంటూ ఉన్నాం ముఖ్యంగా నేను చాలా కొన్ని సవాళ్ను ఎన్నుకుంటూ ఉన్నాను ఏంటంటే అందులో కొన్ని సెక్యూరిటీ ముఖ్యంగా మనము సోషల్ మీడియాలో కొన్నిసార్లు మన పోస్ట్లు ఇవన్నీ మన సమాచారం మనము మన హిస్టరీలు ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఎన్నో చాలా కంపెనీలు మన ఫోన్లల్లో మన వెబ్సైట్లల్లో మనమ ఏమేమి చేస్తున్నాము అవన్నిటిని హ్యాక్ చేస్తూ వాటి వల్ల ఎంతో లాభపడుతూ ఉన్నారు ఇలాగ మన సెక్యూరిటీ అనేది మా ప పర్సనల్గా ఉండవలసిన ఈ లైఫ్ స్టైల్ అనేది ఎంతో తర్వాత విప్పత్తు గురవుతుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను దీనివల్ల భవిష్యత్తులో అనేకమైన సమస్యలు రావ వస్తాయని నేను అనుకుంటున్నాను దీనిని మనం ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా దీనిపైన శ్రద్ధ ఉంచి ప్రతీ దిగ్గజ కంపెనీలన్నిట్లకి ఈ సెక్యూరిటీ అనేది ఎంతో ముఖ్యమైనది పర్సనల్ డేటాలు ఇటువంటి చాలా జాగ్రత్తగా వాడాలని సమాచా సమాజంలో కొంచెం పురుకొల్పం నేర్పిస్తే అన్ ఎంతో బాగుంటుందని నేను అనుకుంటున్నాను దీనివల్ల అనేకమైన సమస్యలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇటీవల చాలా సమస్యలు ఈ సెక్యూరిటీ ఈ పర్సనల్ డేటా అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఎన్నో కంపెనీలు ఎన్నో దారుణమైనవి చేసినాని మనం చూస్తూ ఉన్నాం దీనివల్ల ఎంతో పొరుగు నష్టం ఎంతో మనిషి తన మానసికంగా కుృంగిపోయి ఎంతో ఆత్మహత్య వరకు వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి దీని దీనిని మనం అధిగమించాలని అనేకమైన కొత్త కొత్త టెక్నాలజీలు తెచ్చి ఈ సెక్యూరిటీ అనేది మనం సైబర్ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంకా పెంచి ప్రజలకు వాళ్ళు వాడే సోషల్ మీడియా ఛానల్స్ ఏంటి వాళ్ళు చేసే ప్రతీ పనుల్లో మనం భద్రత కలిగించాలని నేను అనుకుంటున్నాను